నమస్కారం అమ్మ చెప్పండి తప్పకుండామా మా మీ పేరేంటమ్మా నా పేరు సురేష్ సురేష్ అమ్మ నేను ఇక్కడే ఉంటాను ఎక్కడ్నుంచి వస్తున్నావ్ అమ్మ అంటే టూ టూరిస్ట్ అంటున్నావ్ కదా ఎక్కడెక్కనుంచి తిరిగావ్ అన్నట్టు అడుగుతున్నాను అంతే మా ఆంధ్రప్రదేశ్లో టూరిస్టులకు ఆకర్షించే ప్రదేశాలు అంటే చాలా ఉన్నాయ్ అమ్మ అందులో మీరు చూడాల్సింది ఏంటంటే అరకు అని అరకు వ్యాలీ ఉంటదండి అక్కడికి చాలా టూరిస్టులు గాని ప్రజలు గాని చూడాలని ఎంతో ఆశగా వెళ్తారు అక్కడికి చాలా ఉంటాయ్ అక్కడ జలపాతాలు లేకపోతే కొండలు అక్కడ ప్రకృతి కూడ చాలా అందంగా కనపడుతుందండి మనకి ఇలాంటివి ఎన్నో మా ప్రజల్ని ఆకర్షించి ఆకర్షితుల్ని చేస్తాయి అలాగే అక్కడ ఉండే వాతావరణం కూడ ఎంతో ఆహ్లాదంగా కూడ ఉంటుందండి ఉదయాన్నే వచ్చే సూర్యోదయం గాని మనకి అప్పుడు పడే మంచుగాని చూడడానికి చాలా అందంగా ఉంటుంది మీరు వెళ్ళి చూడండి ఒకసారి అక్కడ చాలా బాగుంటది ఇలా ఇంకా అంటే గనక ఇది విశాఖపట్నం ఉంటది విజయవాడ ఉంటది విశాఖపట్నం ఏంటంటే అక్కడ ఆర్కే బీచ్ అక్కడ చాలా ప్రజలు ఆడుకోడానికి లేకపోతే తిరగడానికి కూడ మంచి మంచిగా ఉంటంది విజయవాడలో విజయవాడ వచ్చినప్పటికీ హై లాండ్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి అంటే స్విమ్మింగ్ పూల్స్ అని ఇలా ఆడుకోవటానికి పిల్లలకి పెద్దలకి అందరికి బాగుంటది విజయవాడ అలాగే విజయవాడ టెంపుల్ కూడ ఉంటది దుర్గా టెంపుల్ అని అది కూడ చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అక్కడికి వెళ్లచ్చు లేకపోతే మారేడుమిల్లి అని రంపచోడవరం అని యానం అని గుడిసె అని ఇలా చాలా ఉన్నాయ్ అక్కడ కూడ మీకు అక్కడ ఉండటానికి కూడ ఇపుడు ఎలా అంటే టెంటులు గాని అక్కడ ఉండే హాస్టల్స్ రూమ్స్ అలాంటిట్లో ఉండాలి తప్పా మీకు చాలా తక్కువ ప్రజలు అక్కడ కనబడతారు లోపలకి అని చెప్పేసి మీకు ఇలాంటివి అన్ని కూడ చూడడానికి చాలా బాగుంటది ఇంకా అంటే రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది అలాగే గోదావరి ఘాట్ ఉంటుంది అలాగే అమరావతిని కూడ మీరు ఒకసారి వెళ్లి చూడండమ్మా అక్కడ వాతావరణం విగ్రహాలు కూడ చాలా బాగుంటాయ్ మ్యూజియమ్స్ ఉంటాయ్ కొన్ని చోట్ల ఇలా చాలా ప్రాంతాలుంటాయ్ మన ఆంధ్రప్రదేశ్లో చూడడానికి ఒకసారి వెళ్ళి మీరు చూడండమ్మా అన్నినీ సరేనమ్మా